నేను అక్కడే ఉన్నాను అండి మీరు ఎక్కడ ఉన్నారు రోడ్ నెంబర్ ఫోర్ కాదండి రోడ్ నెంబర్ సిక్స్ అండి నేను లొకేషన్ రోడ్ నెంబర్ సిక్స్ పెట్టాను లేదండి నేను రోడ్ నెంబర్ సిక్స్ అని పెట్టాను ఒకసారి చెక్ చేసుకొని కొంచెం తొందరగా రా ఇప్పుడు రోడ్ నెంబర్ సిక్స్కి కొంచెం ఇటు తిరిగేసి వస్తారా అలా ఇలా ఎక్కువ అవుతాయి అండి నేను సిక్స్ అనే పెట్టాను కదండి

అలా ఎలా అండి చాలా చీకటి అయిపోయింది ఇవే లాస్ట్ క్యాబ్ నా అది కొంచెం మీరు ఇటు ట్రై చేయవచ్చు కదండి నేను ఆల్రెడీ రోడ్ నెంబర్ సిక్స్ అనే పెట్టాను అండి అలా ఎలా ఛార్జ్ చేస్తారు అండి ఆల్రెడీ ఎంత మనీ ఉందో అంతే కడతాం కదా రాంగ్ అడ్రస్ మీరు వెళ్లి మమ్మల్ని చిక్కు చార్జ్ చేయమంటారు నేను సిక్స్ రోడ్ నెంబర్ సిక్స్ అనే పెట్టాను అండి రోడ్ నెంబర్ సిక్స్ మీరు అప్డేట్ చేసుకో నేను మళ్ళీ మీకు రీలొకేషన్ పెడదాం అంటే నాకు ఇక్కడ నెట్ సిగ్నల్ లేదండి కొంచెం మీరు రోడ్ నెంబర్ సిక్స్ దగ్గరికి రండి అలా ఎలా చ ఛార్జ్ ఎక్కువ చేస్తాం అండి ఆల్రెడీ నైట్ టైము ఫుల్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ క్యాబ్కి ఎక్కువ డబ్బు పే చేస్తున్నాను ఇంకెక్క ఇంకా ఎంత ఎక్స్ట్రా పే చేస్తాను నేను ఆల్రెడీ అడ్రస్ కరెక్ట్గా పెట్టాను కదండి ఎంత ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలండి వద్దుదండి మాది ఇదే లాస్ట్ క్యాబ్ అండి మరి ఇంకొకసారి బుక్ కూడా అవ్వదు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు చెప్పండి

అంత అవ్వదు అండి అంత చాలా కష్టం అండి అసలు క్యాబ్ వన్ ఫిఫ్టీ కదండీ ఇక్కడ నుంచి అక్కడికి ఈ నా డెస్టినేేషన్కి మీరు మరీ ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ టైమ్స్ ఎక్కువ అవుతుంది కదండి అంత అయితే కష్టమండి సరే అండి నేను పే చేస్తాను సరే తొందరగా అయితే రండి ఇక్కడికి